ఏవండి షౌకార్గారు నమస్కారం బాగున్ ఏంటండి అసల ఈ మద్యన సరిగ్గా రావట్లేదు కనీసం ఫోను చేత్తలేదు పోన్లెండి దేవుడు ఆశీర్వదిస్తాడు పెద్దది పెట్టేద్దురుగని రిలయన్స్ కి ఎదురు పెట్టేద్దురుగాని పెద్దదే అదే అదే చెప్తున్నాను అవి కందిపప్పు కేజీ ఒకసారి రాసుకుంటారా చెప్పేదా కందిపప్పు కేజీ పెసరపప్పు అర కేజీ గుళ్ళు ఒక అరకేజీ బియ్యం బస్త వద్దులే అండి ఉన్నది అంటే ఈ మద్యన బయటే తింటున్నం ఇడ్లీ రవ్వ ఒక రెండు కేజీలు డబల్ హార్స్ ఉంటుంది అదే అవేండి మినపగుళ్ళు ఆ అవే నేను చెప్తున్నాను అర్థం అది మీ దగ్గర ఉందో లేదో అని అడిగి ఇద్దామనుకున్నాను అవి డబల్ హార్స్ మినపగుళ్ళు ఒకా ఎలా పడుతుందండి అది ప్యాకెట్ బాబోయ్ కేజీ నూటముప్పై అండి కేజీ నూటము సర్లే అరకేజీలు ఉంటాయండి సర్లెండి కేజీది ఒక ఒకటి వేసేయండి ప్యాకెట్ పెసరపప్పు ఒక అరకేజీ అయ్యే అయిపోయినవి మొత్తం ఏంటంటే మొన్న నెలవి తక్కువ చెప్పాను చూసుకోలేదు ఆ అవి రెండు డాబర్ రెడ్ పేస్ట్ లు ఒక రెండు పెద్దయి గో గోధుమపిండి ఒక ప్యా రెండు ప్యాకెట్లు ఆశీర్ ఆశీర్వాద్ ఇచ్చేయండి ఆశీర్వదే నూనె ఒక నాలుగు లీటర్లు ఫ్రీడమ్ అవే ఫ్రీడమ్ ఏ ఫ్రీడమ్ నాలుగు ప్యాకెట్లు లేతే బాటిల్స్ వేసెయ్యండి సరే ఇంకా ఇవి ఏండి అది డైపర్ లో ఒక పెద్ద ప్యాకెట్లు ఒకటి వేసేయండి ఆ ఆ ఆ మామిపోకో మామిపోకో ప్యాంట్స్ డబుల్ ఎక్స్ఎల్ సురే అదే మా మనవడు సురేష్ ఉన్నాడు కదా వాడు కొంచెం లావుగా ఉంటాడు ఈ సారికి వస్తాం కొట్టుకాడికి వస్తాం అవి వద్ధులేండి అవి వద్దులే అది ఈ చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి వెయ్యండి పెద్దది ఆ యాభై గ్రాములది ఒకటి హార్లిక్స్ డబ్బా ఒకటి ఆ అంతేండి ఆ అదే అదే ఆ లేదు లేదు అబ్బాయిని చెప్పులు కిందెట్టి రమ్మనండే పైకెక్కి వదిలితే తిడతన్నారు అపార్టుమెంట్ వాళ్ళు డైపర్లు చూసివ్వండే కొన్ని బాగుండట్లేదు ఈ మధ్యన మామిపోకో ప్యాంట్స్ బాగా నలిగిపోయింది వస్తున్నాయంట అది అదేంల ఉంది ఆ ఆ ప పర్లేదు ఇస్తాను డబ్బులే ఇస్తాను సరే ఆ సరే